తెలుగు భాష తెలుగు భాష ఇది నా మాతృభాష నాకు తెలుగు భాషలో మాట్లాడం చాలా ఇష్టం ఎందుకనగా నాకు వేరే భాషల్లో మాట్లాడడం అంతా సులభంగా ఉండదు ఎందుకనగా నేను హిందీ ఇంగ్లీష్ను అతిగా మాట్లాడాలను తెలుగులో మాట్లాడినంత సులువుగా ఏ భాష నేను మాట్లాడాలను అనగా తెలుగు మీడియం చదువుకున్న రోజులప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కువగా తెలుగువే మాట్లాడాను తెలుగులో హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడగలుగుతాను ఇంకొకటి ఏంటంటే తెలుగు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూస్కు అయిన వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ హిందీ భాషలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కాకపోతే తెలుగు కూడా ఇవ్వాలని నా ఉద్దేశం ఎందుకంటే తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులకు వాళ్ళకు టాలెంట్ ఉండి కూడా వాళ్ళు ఇంగ్లీష్ హిందీ భాషల్లో ఇంటరు చేయాలంటే భయపడుతూ ఉంటారు తెలుగు భాష పట్ల ఎక్కువ ఆదుత ఆసక్తి ఉంది కాబట్టి తెలుగులో కూడా చేయగలారని అనుకున్నాను తెలుగు భాష ఇప్పుడు మనం బయట ప్రపంచంలో హిందీ ఇంగ్లీష్ కంటే తెలుగు భాష చాలా తక్కువగా అయిపోయింది స్కూల్లో కూడా ఇంగ్లీషు హిందీ భాష తర్వాత తెలుగు భాష మాట్లాడుతున్నారు సబ్జెక్ట్ వైస్గానే తప్ప మెయిన్గా మెయిన్గా తెలుగు భాషకంత ప్రయారిటీ లేదు ప్రస్తుతం తెలుగు భాష ఎక్కువగా మాట్లాడాలి మాట్లాడాలి ఎక్కువ ప్రాధాన్యత కావాలి అనుకుంటే ఆ భాషకు కూడా చాలా ఇంపార్టెంట్ చెయ్యాలి ఇంటర్వ్యూస్లో కూడా తెలుగు లోనే అడగాలి అలాగే బయట మన హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లతో సమానంగా తెలుగు భాష కూడా ప్రాధాన్యత ఇవ్వాలి తెలుగులో ప్రతీదీ మూడు భాషల ప్రాధాన్యత ఎలా ఉందో సమానంగా తెలుగు భాషను కూడా అదేవిధంగా ఉండాలి తెలుగు విద్యార్థులకు ఇంటర్వ్యూస్ తెలుగులోనే జరగాలని అనుకుంటున్నాను ఎందుకనగా వేరే భాషలో ఇబ్బంది పడడం కంటే తన మాతృభాషలో తను స్వతంత్రంగా ఇండిపెండెంట్గా చెప్పుకోగలడుల ఇండిపెండెంట్గా చెప్పుకోగలగలుగుతారు కాబట్టి తెలుగు తెలుగులో ఎక్కువగా మాట్లాడాలని తెలుగు భాషకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాను